గుంటూరులో అయితేనండి పర్యటకులు వచ్చే ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి అందులో మొదటిగా చెప్పుకోవాలంటే అమరావతి స్తూపం ఇది కృష్ణా నదికి కుడి పక్కన ఉంటాదండి కృష్ణా నది తీరాన ఇప్పుడు అది పద్దెనిమిదవ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి వస్తారు అలాగే ఎత్తిపోతల జలపాతం అండి ఇది గుంటూరు దగ్గర ఉంటాదనమాట ఇది చుట్టూ కొండలతో చాలా బాగా వాటర్ఫాల్స్లాగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది చూడడానికి అలాగే ఉండవల్లి అనమాట అది కూడా చాలా బాగా ఉంటుంది అండి అది కూడా చూడొచ్చు మీరు అలాగే ఎన్టిఆర్ మానససరోవరం అనేది కూడా ఉంటుంది అనమాట అది ఫ్లవర్స్తో మంచి మంచి ఆ అందమైన గార్డెన్ అవి ఉంటాయి అనమాట ఇంకా ఇది గుంటూరుకు ఆరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అలాగే చేబ్రోలు అని చెప్పి ఉంటుంది అనమాట ఇది గుంటూరుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అండి అలాగే మంగళగిరిలోని పానకాల స్వామి దేవాలయం కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తారు అనమాట అలాగే ఉప్పలపాడు పక్షుల ప్రాంగణం అనేది కూడా చాలా ఫేమస్ అండి ఇది గుంటూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఇది ఇక్కడ నలభై నలభై రకాల జాతులు పక్షులు నివసిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చండి